సుభాషిణి గారు మీ గురించి చెప్పండి నా పేరు సుభాషిణి అండి నా తల్లితండ్రుల పేర్లు మా అమ్మ పేరు వెంకటరమణమ్మ మా నాన్న పేరు వేణుగోపాల్ రెడ్డి మా అమ్మ పేరు వెంకటరమణమ్మ పేరు పద్మావతి కూడా ఉంది అలాగే మాది ఒక గ్రామము చిత్తూరు జిల్లా అక్కడ ఒకటి నుంచి ఐదో క్లాస్ వరకు చదువుకున్నాను నేను ఒకటవ క్లాస్ సెలవుల్లో ఉన్నప్పుడే నాన్న గారు వ్యవసాయం చేసేవాళ్ళు నాన్న గారు చదువుకొని వ్యవసాయంలోకి వచ్చారు నాన్నగారికి ఈత తెలీదు బావిలో నీళ్ళు తీసుకురాను పోయి కాలు జారిపోయి నాన్న గారు బావిలో పడి చనిపోయారు అప్పుడు మా తమ్ముడు వయసు నాలుగు సంవత్సరాలు ఇంక మా అమ్మ చదువుకున్నారు ఇంక వ్యవసాయం చూసుకునే వాళ్ళు మాకు నిమ్మ తోట ఉండేది ఆ నిమ్మ తోట వరి పొలము వాటిని చూసుకొని మమ్మలని కష్టపడి మా ఇద్దరిని పెంచారు నేను ఐదో క్లాస్ నుంచి సూళూర్ పేటలో చదువుకున్నాను డిగ్రీ చేసాను బీఏ మా తమ్ముడు డాక్టరు ఎంబీబీఎస్ చేసాడు మేము తరువాత నాకు మా తమ్ముడు వాళ్ళు మ్యారేజ్ చేశారు ఈ మ్యారేజ్కి ముందు పెళ్ళికి ముందు నేను టీచర్గా వర్క్ చేసాను డిగ్రీ అయిన తరువాత పిల్లలు మనం టీచర్గా అనుకోకుండా టీచింగ్లోకి వెళ్ళి టీచింగ్ చేసి పిల్లలు చదువుకొని పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం వలన వాళ్ళకి స్కూలు పిల్లలు బడి అలాగే ప్రైవేటు రెండు చెప్పడం వలన పిల్లలతో నాకు చాలా అటాచ్మెంట్ ఉండేది ఉదయము ఆరు గంటల నుంచి సాయంత్రం రాత్రి తొమ్మిది ముక్కాలు వరకు పిల్లలతోనే గడిచిపోయేది ఆ కాలము ఇంకా చాలా మంది విద్యార్థులు నా చేతుల్లో ఎబీసీడీల దగ్గర నుంచి నేర్చుకొని ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఒకటవ క్లాస్ నుంచి ట్యూషన్కి ప్రైవేట్కు వచ్చినా నా దగ్గర నాలుగైదు సంవత్సరాలు ఐదో క్లాస్కు వచ్చేంత వరకు నా దగ్గర పిల్లలు ప్రతీ సంవత్సరం వచ్చే వాళ్ళు అలా చిన్న పిల్లలతో బాగా అలవాటైపోయింది నేను పని చేస్తున్న స్కూలు శేషాచల స్కూలు మా సార్ ఆ రోజుల్లో ఉద్యోగం లేకుండా కష్టపడుతున్న రోజుల్లో మా రిలెటీవ్ బంధువు ఒకరు మా బావగారు వివేకానంద రెడ్డి గారు మా ఫ్రెండేను భాస్కర్ రెడ్డి అక్కడ వెళ్ళి కలువు అమ్మ సార్ని అని చెప్పి చెప్పారు సార్ను వెళ్ళి కలిస్తే అంతే సార్ స్కూల్లోకి టీచర్గా తీసుకున్నారు ఆ సార్ మా బంధువు గారు చెప్పిన దాని వలన ఆయనకి చాలా కృతజ్ఞతలు టైంలో ఆ కాలంలో మాకు చాలా నాకు ఉపయోగపడింది జీవిత కాలంలో ఋణపడి ఉంటాము మా వివేకానంద రెడ్డి గారికి అలాగే భాస్కర్ రెడ్డి గారు కరెస్పాండెంట్ గారు మంచి బడి మనం చక్కగా మనం మన స్టైల్లో మన ఇష్టం వచ్చి నట్టు చక్కగా మనం వర్క్ మనం సిన్సియర్గా మనం ప్రతీ వర్కు చేయాల్సిన పని నిర్వహించినప్పుడు మనకి అందులో ఆనందం కలుగుతుంది ఇంక అంతకముందు ఒక బడిలో పని చేసాను నేను బళ్ళో పనిచేసినప్పుడు ఒక విద్యార్థికి సున్నా పెట్టకుండా ఒక మార్కు వేసాను నేను ఒక తెలుగు పదం రాసినాడు తను జవాబులు ఆ ప్రశ్నకు అని ఒక మార్కుకి ఆ సారు ఆ అబ్బాయికి మిగతా అన్నీ సబ్జెక్టులల్లో

నాకంటి ముందే ఒక సున్నాని పక్కన పెట్టేస్తే ఒకటి పక్కన పది అయ్యింది అలా పది చేసారు ఏ ఆన్ జావాబు లేకుండా ఏ కారణము లేకుండా అనవసరంగా ఒక సున్నా పెట్టేసి అందులో విషయం ఉందా లేదా తను రాసిన పరీక్షలో అనేది లేకుండా చేసినదాని వల్ల నేను ఆ బడిని ఇంక నేను పని చేయలేక ఇలా మనసు చంపుకోని మనం పని చేయలేమని చెప్పి నేను బడి నుంచి ఉద్యోగాన్ని నేనే విరమించుకొని వచ్చేసాను ఆ టైంలో ఆ కాలంలో మా రిలేటీవ్ మా బంధువు అడిగారు ఏం చేస్తున్నావమ్మా అని అప్పుడు చెప్పాను ఇలా ఉద్యోగం పోయింది ఇప్పుడు ఖాళీగా ఉన్నాను అనంటే అప్పుడు మా స్నేహితుడు వెళ్ళి కలవండి మీకు తప్పకుండా ఇస్తారు అని చెప్పారు వెళ్ళి కలిసిన దాని వల్ల సార్ తప్పకుండా నాకు పోస్ట్ ఇచ్చారు ఆ పని వల్లనే దాదాపు ఆరు సంవత్సరాలు నేను చక్కగా పనిచేసుకున్నాను అక్కడే నాకు నిశ్చితార్థం కూడా అయ్యింది మా బడిలోనే వేరే ఇం ఎక్కడో ఎందుకమ్మా మన ఇల్లు ఇంత పెద్దది ఉండగా మన ఇల్లు చాలదా అమ్మా సరిపోతుంది కదా మీకు అని చెప్పి సారు అంత సంతోషంగా నా నిశ్చితార్థం కూడా మా నేను వర్క్ చేసిన బడిలోనే నిశ్చితార్థం అయ్యింది తరువాత నేను మ్యారేజ్ చేసి పెళ్ళై ఇట్టా అత్తగారింటికి వచ్చేసాను ఒక మనం తీసుకొనే నిర్ణయాలు జీవితంలో ఒక నిర్ణయం వలన కొన్ని మంచి జరగవచ్చు కొన్ని చెడు జరగవచ్చు తండ్రి లేని దాని వల్ల ఒక మంచి జరిగింది అని చెప్పలేము మా తమ్ముడు చదువుకొని డాక్టర్ అయ్యాడు కష్టపడి నేను డిగ్రీ చేసి టీచర్ అయ్యాను అనుకోకుండా పెళ్ళి సంబంధం వచ్చింది ఇల్లు గల్లా వాళ్ళు పెళ్లి సంబంధం తీసుకొచ్చారు లాయరని చెప్పి అలా పెళ్లయింది తరువాత ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి

పాప పది రాసింది ఇంటర్ అయిపోయింది ఇప్పుడు పది రాసిన తరువాత వాళ్ళ నాన్న గారు ఆహారం తిని ఇది అది పడక అలర్జీ వచ్చి సడన్గా అనుకోకుండా పది నిమిషాల్లో ప్రాణాలు వదిలేశారు అలా జరిగిపోయింది నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఇప్పుడు చాలా బా బాధపడుతున్నాము చెప్పలేనన్ని సంఘటనలు జరిగినాయి అన్ని మా వారు చనిపోయిన తరువాత అంటే మన బంధువులు మన ఇంట్లో వాళ్ళు ఒక కుటుంభ సభ్యులు సభ్యుడు లేనందు వలన అతను చేసినవి పనులు అన్నీ మర్చిపోయారు ఇప్పుడు అందరు మారిపోయారు ఒకరు ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ సభ్యుడిని పూర్తిగా మర్చిపోయినారు వాళ్ళు కుటుంబ సభ్యుడు అని అలా జరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు నేను ప్రస్తుతం ఏంచేస్తున్నానంటే ఇప్పుడు చదువుకున్నాను ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు వెళ్ళి వ్యవసాయం చేయాలని చెప్పేసి మా అమ్మవాళ్ళు ఇచ్చిన పొలము ఉంది ఆ పొలములో నేను వ్యవసాయం చేసుకుంటున్నాను పత్తి పండించాను పత్తి పండించి ఇప్పుడు పత్తి ఉంది ఇప్పుడు కూడా పొలంలో పత్తి ఉంది తరువాత బాబు కొంచెం ఆరోగ్యం బాబు బాబుకి బాగలేదు ఈ బాబు ఆరోగ్యం బాగు అయినా తరువాత తను ఏదో ఒకటి చేస్తాడు తనకి క్రికెట్ చాలా ఇష్టము తను క్రికెట్ అంటే భయంకరమైన ఏ శ్రద్ద పెట్టి ఆడుతారు తన ఎడమచేతి బౌలరు బాగా ఆడుతాడు పాప ఇంటర్ అయిపోయింది తను ఇంక చదివించాలి మనీ డబ్బులు లేక చదివించలేకపోయాను మా వారు చనిపోయేటప్పటికి మా దగ్గర ఉన్నాయి డబ్బులు ఆ డబ్బులను నేను సరైన స్థితిలో ఉపయోగించలేక పోయాను మా వారు చనిపోయిన దాని వల్ల సరిగ్గా ఎక్కువ తీవ్ర ఆందోళనలో మాకు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక కొంతమంది ఆ ఆడవాళ్ళే కొంతమంది వాళ్ళ చేతుల్లో నేను మనీ పెట్టి వడ్డీకి ఇచ్చి పోగొట్టుకున్నాను ఒక ఇల్లు కొన్నాను మా వారి మనీ వృధా చేయకూడదు ఒక ఆస్తి అమ్మి పెట్టున్నారు అని ఆ ఇల్లు కొన్న దాని వల్ల కొన్న దాని వల్ల ఇప్పుడు ఇగ పరిస్థితులు బాగా ఇంటి మీద ఖర్చు పెట్టి బా కట్టాము అది చిన్న ఇల్లైనా బాగా అన్నీ చేపించుకున్నాను నేనే డిజైన్స్ చేసుకొని నేనే కబోర్డులు అన్నీ ఇల్లు ఇలా ఉండాలి అని ఇప్పుడు అది అమ్మేయాల్సి వస్తుంది అలా ఇల్లు మా చేతుల్లో నుంచి పోతుంది ఇప్పుడు పిల్లలకి ఇంకా చదువులు పూర్తవలేదు ఇంకా డిగ్రీ అయినా తరువాత అబ్బాయిని చదివించాలి తను క్రికెట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తరువాత పాప పాపని ఇంకా చదివించాలి పిల్లలు చదువుకొని వాళ్ళు వృద్ధిలోకి వస్తే నా జీవితానికి ఒక తృప్తి ఉంటుంది తండ్రి లేకుండా తల్లి పిల్లల్ని చూసుకోవడమంటే జీవితంలో తల్లి తండ్రి ఇద్దరు బండికి రెండు చక్రాలు లాంటి వాళ్ళు ఒక చక్రం లేకపోతే ఒక చక్రంతో ఇంక పెంచడం చాలా కష్టంగా ఉంటుంది కష్టతరంగా మా అమ్మ అలా పెంచాను ఇప్పుడు నేను అలాగే పెంచుతున్నాను తండ్రి లేకుండా దేవుడి దయతో మా పిల్లలు ప్రెసెంట్ ఇప్పటి వరకు మేము ఇలా సాగదీస్తూ ఉన్నాను జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఇక ముందు కూడా జీవితం పిల్లల వలన దేవుడు కృప వలన బాగుండాలని కోరుకుంటున్నాను ఇది నా జీవితం అండి